నేను చేసే రోజు పనిలో నాకు ఎక్కువగా కష్టం అనిపించిన పని ఏది అంటే అది మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు నాకు చాలా కష్టమైంది ఎందుకంటే దాని లోపల నార్మల్ దారంతోటి కుట్టడం కొంచెం ఈజీగానే ఉంటుంది తర్వాత సిలక్ దారం తోటి కుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మరియు సిలక్ దారమే కాకుండా జరి జరి దారంతోని సింగిల్ లేస్తోని స్టోన్ లేస్తోని ఇలాంటివి చాలా రకరకాలుగా పూసలు మిర్రర్స్ ఇలాంటివి చాలా రకరకాలుగా కుట్టేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనాయి కానీ ఇబ్బందులు ఎదురైనా కూడా అది చాలా లాభదాయకమైనది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ వీటికి ఎక్కువగా ఉంది పెళ్ళిళ్ళకు పెళ్ళిళ్ళకు బర్త్డేలకు కాని తర్వాత ఏ ఇతర పూజలకు కాని అండి దేనికైనా కానీ ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అంటే దాదాపు ఐదు వందలు నుంచి ఐదు వేలు వరకు డిమాండ్ ఉంది మార్కెట్లో దానికి ఎక్కువగా డిమాండ్ ఉన్నందువలన దాని వలన కష్టమైన కూడా ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆడవారికి బ్లౌజుల విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వారికి అనుకూలంగా మనం డిజైన్ చేసి చేయడం వలన వారికి నచ్చుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు వారు ఏవైతే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారో అలాంటి వాటిని మనం డిజైన్ చేసి మార్కెట్లో ఉంచడం వలన ఎక్కువగా గిరాకీ వచ్చి లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని అలాంటి వాటిని చేయడం వలన చాలా లాభాలు ఉన్నాయి ఈ మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అవి లే స్టోన్స్ కానీ లేసులు కాని ఒక్కోసారి స్టిచ్ చేసేటప్పుడు అవి నీడిల్ కింద పడితే మొత్తం నీడిల్ కూడా విరగొచ్చు కాబట్టి అలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇలా జాగ్రత్తగా చేయకుండా మనం అజాగ్రత్తతో చేసినప్పుడు చాలా కష్టమైతుంది కాబట్టి ఒక్కో ఒక్కో బ్లౌజు కుట్టాలి అంటే టూ త్రీ డేస్ టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి రెండు రోజులైనా కూడా అది కంప్లీట్ కాకపోవచ్చు ఇన్ టైంలో వాళ్ళకు ఇయ్యలేకపోవచ్చు అది బాగా టెన్షన్ తోటి కూడుకున్న పని చాలా జాగ్రత్తగా మనసు ఏకాగ్రతతోటి చేయాలి ఇలాంటివి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నీటుగా నిదానంగా చేయాలి వీటికి తక్కువనే తక్కువ ఖర్చు ఉంటుంది కానీ కాకపోతే వీటిని మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వీటిని ఎక్కువ రేటుకైనా మనం కొనుగోలు అమ్మడానికి అవకాశం ఉంటుంది కొనుగోలుదారులు ఎంత రేట్ అయినా పెట్టి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇలాంటివి ఎక్కువగా డిజైన్ చేయడం వలన మనకు చాలా లాభాలు ఉంటాయి మరియు ఇంకా అందులో ఆడవారికి సంబంధించి అంటే డ్రెస్సులు కానీయండి బ్లౌజులు కానీయండి వాటికి వాటి మీద డిజైన్ చేయడం వలన ఆడవారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఎక్కువ లాభాలను పొందాలి అంటే వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు వీటిని ఎక్కువగా తయారుచేసి షాపులలో పెట్టి అమ్మడం వలన మనకు ఎక్కువ లాభాలు వస్తాయి